హలో మేడమ్ కాకినాడ లోకల్ ఏజెన్సీయేనండి మేడమ్ మేము ఇలాగ ప్రస్తుతానికి రాజమండ్రిలో ఉన్నాం అండి మేము కాకినాడ రావాలి అనుకుంటున్నాము ఇప్పుడు కాకినాడలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది అండి అలాగేనండి అంటే మేడమ్ ఇప్పుడు ఎండ పడుతుంది కాబట్టి మనం అక్కడ చల్లగా ఉన్న ఉండే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయి అండి అంటే టూరిస్టులు కట్టా రావడానికి కట్టా ఓకేనండి ఓకే అండి మేడమ్ ఇప్పుడు అక్కడ బీచ్ దగ్గర ఏమైనా ఉండడానికి కట్టా అంటే మనం బీచ్లో ఆడుకుంటాం కదండి పిల్లలతో పాటు వస్తున్నా నేను అక్కడ ఆడుకున్నప్పుడు మనకి ఏయన్నా రిసార్ట్ ఏవన్నా అవైలబుల్గా ఉందా అంటే మనం డ్రెస్సులూ కట్టా చేంజ్ చేసుకోవడానికి అలాగే భోజనం అక్కడ ఏమన్నా కట్టా చేయడానికి కట్టా రిసార్ట్ ఉందా అండి ఓకేనండి మేడమ్ మీ లోకల్ గైడ్తో అక్కడ ఏమన్నా మాకు ఒక పురమాయిస్తారా అండి అండ్ మాకు అక్కడ ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయి ఏంటని చెప్పి చూపించడానికి ఓకే అండి మేడమ్ కాకినాడలో ఇప్పుడు ఏయే ప్లేసులు ఉన్నాయి అండి ఇప్పుడు అక్కడ తిరగడానికి కట్టా అంటే సం మేము చూడడానికి ఓకేనండి మేడమ్ అక్కడ మాల్స్ కట్టా ఏమైనా ఉన్నాయా మేడమ్ మాల్స్ కట్టా ఏమైనా ఓకేనండి మేడమ్ ఇప్పుడు ఇది మొన్న చూసాను నేను ఇలాగ కోక్ బస్ట్ అని ఉంటుంది మేడమ్ అది కాకినాడ నుంచి ఎంత దూరం అండి అది మడ ఫారెస్ట్ అని ఏదో అంటారు కదా అండి లేదా కోరంగ్ కోరంగి ఫారెస్ట్

ఓకేనండి పదమూడు నిమిషాలా అండి ముప్పై నిమిషాలు అండి ఓకేనండి

ఓకేనండి ఆ చుట్టుపక్కన ఐల్యాండ్లు కట్టా అన్నీ ఐల్యాండ్లు కట్టా ఏమైనా ఉంటాయా అండి అక్కడ

ఓకేనండి ఓకేనండి ఓకే మేడమ్ అండ్ వాతావరణం ఎటువంటి వర్ష సూచనలు ఏమి లేవు కదండి అక్కడ ఓకే మేడమ్ ఓకే అండి థ్యాంక్ యూ మేడమ్ ఓకేనండి ఓకేనండి థ్యాంక్ యూ మేడమ్